ఎవరండీ నమస్కారం

చెప్పండ్ సార్ చెప్పండ్ సార్ వస్తాడండీ స్కూల్ నుంచ్ వచ్చిన తరువాత ట్యూషన్కి వెళ్తాడు ట్యూషన్ నుంచి వచ్చిన తరువాత టీవీ పెట్టుకుని చూస్తాడు లేదా పిల్లలతో ఆడుకుంటాడండి అవునండి అదేనండి ఇప్పుడు స్కూల్లో మేము ఇంటిదగ్గర తీసుకునే కేర్ మ్యాగ్జిమం ఇంటిదగ్గర తీస్కుంటామండి ట్యూషన్ పంపిస్తున్నాము చదివిస్తున్నాము ఇంకా మేము స్కూల్లో మీరు చెప్పడంకన్నా మేం ఇంట్లో ప్రెజర్ పెట్టలేము కదా సార్ మీరే ఎలాగోలాగా స్కూల్లోనే వాళ్ళకు భయం చెప్పాలి ఏదైనా నేర్చుకునేది స్కూల్లోనే నేర్చుకుంటారు కాని ఇంటిదగ్గర నేర్చుకోలేరు కదా మ్యామ్ ఇప్పుడు మేము చెప్పినందుకు మేము చెప్తాము కానీ వాళ్ళని ఎక్కువ ప్రెజర్ చెయ్యలేము కదా సార్ చెప్పడం మాత్రం స్కూల్లో బుద్ధిగా ఉండండంటాము వాళ్ళని కొట్టకోకుండా మీరు ఏదైనా పనిష్మెంట్ ఇచ్చి మళ్ళీ వర్క్ రాయమని మళ్ళీ అది చదివి అది రెండుసార్లు మూడుసార్లు రాయమన్నారనుకోండి అదే వస్తస్తుంది వాళ్ళకి వాళ్ళని కొట్టినా సరే వాళ్ళు ఏమి చెయ్యగలరు సార్ వాళ్ళు ఇంటి దగ్గరికి వచ్చిన తరువాత మ మ్యాగ్జిమం ఇంటిదగ్గర ఎంతసేపు ఉంటారు సార్ మహా అయితే రెండు గంటలు మూడు గంటలు మెలకువగా ఉంటారు తరువాత పడుకుని లేస్తారు పొద్దున లేచినప్పటి నుంచి మీకు స్కూల్లోనే టీచర్స్తోటే ఫ్రెండ్స్తోటే ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు అక్కడ మీరే మార్చలేనప్పుడు ఇంటిదగ్గర ఒక గంట ఇలా చదవండి చెయ్యండని చెప్తే మా దగ్గర ఎలా మారిపోతారండి మీ సార్ దగ్గర టీచర్స్కి ఎందుకు పంపిస్తాము స్కూల్కి ఎందుకు పంపిస్తాము ఏదైనా ఇంటి దగ్గర చెయ్యకపోతే మీ టీచర్కి చెప్తామని ఎందుకు భయపెడతాము ఎందుకంటే టీచర్స్ మాట వింటారని మీరే ఎలాగోలా కేర్ తీసుకుని స్పెషల్గా ట్రీట్ చేసి వాళ్ళని చదివించేటట్టు చూడాలి కాని మీరు మీరే చదవడం లేదు మీ అబ్బాయి రాయడం లేదంటే మేము ఇం ఇంతంత ఫీజులు కట్టి స్కూల్లో ఎందుకు జాయిన్ చేస్తాము సార్ మీరే చూడాలి కానీ అవన్నీ అవును సార్ ఇప్పుడు ప్రత్యేకించి అందరితో పాటు మేము ఫీజ్ కడతన్నాము అందరితోపాటు మా అబ్బాయిని ఈక్వల్గా మీరు చదివించాలి కదా టీచర్స్ చెప్పినప్పుడు ప్రతి టీచరు వాళ్ళ వాళ్ళ సబ్జెక్ట్లో కేర్ తీసుకుంటే వాడే ముందుకుంటాడు వెనకాల కూర్చోబెట్టేసి అందరితో పాటు చెప్తే వాడలాగే తీస్కుంటాడు వాడు కొంచెం తక్కువగా ఉన్నాడనుకోండి స్టడీలో వాణ్ణి ముందు పెట్టండి వాడు ముందు పెట్టి వాడు చేస్తన్నాడా వర్క్ చేస్తన్నాడా లేదా లాకపోతే అల్లరి చెయ్యకుండా చూసుకునే బాధ్యత అర్ వాళ్ళదే ఆ అవర్లో ఏ టీచర్ అయితే వస్తాడో ఆ టీచర్ అక్కడ కేర్ తీసుకుంటే వెంటనే అయిపోతుంది కదా వాడు అలా అల్లరి చెయ్యడు అదేనండి కొంచెం ఇప్పుడు స్కూల్కి వెళ్ళకముందో ఎలా ఉన్నాడంటే కొంచెం డల్గా ఉన్నా కాని ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నాడు కాబట్టి కొంచెం బాగానే చదువుతున్నాడనిపిస్తుంది నాకు మరి మీరేమో చదవడం లేదు అనంటున్నారు కానీ ఎలాగోలాగనే మీరే కేర్ తీసుకుని వాడిని మార్చి ఎలాగోలా చెయ్యాలండి ఓకే అండి ఇంకానూ చూడలేదండి ప్రోగ్రెస్ కార్డ్ చూసి నేను వాడికి మా రీతిలో చెప్పాల్సిన విధంగా నేను చెప్తాను మీరు కూడా కొంచెం కేర్ తీసుకోండి ఏంటండీ ఇంకా లేదండి ప్రోగ్రెస్ కార్డ్ చూశాము కాని ఇంకాను చెయ్యలేదు వాళ్ళ డాడీ వచ్చిన తరువాత చూపించి సైన్ చెయ్యించుకుంటాడు ఆయన చేశారేమో మరి నేనడగలేదు వచ్చిన తరువాత అడిగి కనుక్కుని మీకు ఏ విషయం అన్నది చెప్తాను సార్ నేను మ్యాగ్జిమం ఇంటిదగ్గర చెప్పడానికి ట్రై చేస్తాను ఓకే అండి